నేను ఎప్పుడూ ఎటువంటి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనలేదు నేను అంత ప్రొఫెషనల్ స్విమ్మర్ని కాదు కూడా కానీ నేను మా స్నేహితులతో కొన్ని కొన్నిసార్లు పోటీపడ్డాను మా ఊరి గనిబంటలో మా స్నేహితులతో పాటు సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళాను అక్కడ బంట మధ్యకు వెళ్ళి ఎంత ఎక్కువసేపు ఊపిరి బిగ పట్టుకొని అందులో ఉండగలమో పోటీ పెట్టుకున్నాము అయితే అక్కడ అందరిలో నేనే ఈతలో తక్కువ అయినా సరే కేవలం ఊపిరి బిగపట్టడమే కనుక నేను మంచిగానే ఉన్నాను ఎంతైనా స్నేహితులతో పాటు ఈత కొట్టడం అనేది ఎల్లప్పుడూ గొప్ప విషయమే